నా ఇంటి గోడలపై పెయింటింగ్ చేయాలనుకుంటే నేను భారతదేశంలో మరియు ప్రపంచంలోనే కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలను ఎంచుకుంటాను ఇవి నా ఇంటిని మరింత అందంగా మార్చడమే కాకుండా మంచి అనుభూతిని కలిగిస్తాయి భారతదేశంలో ప్రసిద్ధి ప్రదేశాలు తాజ్మహల్ ఇది ప్రేమకు గుర్తుగా నిలిచిన అద్భుతమైన కట్టడం తెల్లని మార్బలు అందమైన శిల్పాలు కలిపి దీన్ని ఒక కళాఖండంగా మారుస్తాయి నా గోడలపై ఇది ఉంటే ఇంట్లో రాజసికమైన వాతావరణం ఉంటుంది రెండు హంపి రాతి దేవాలయాలు పాతకాలపు భారతీయ కళలను ప్రేమించే నాకు హంపి చాలా ఇష్టం రాతితో నిర్మించిన ఈ దేవాలయాలు గొప్ప చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి వీటిని గోడలపై పెయింట్ చేస్తే ఇంటికి ప్రాచీన శోభ వస్తుంది మూడు జయపూరు హవామాహల్ గులాబీ నగరానికి ప్రత్యేకత తీసుకు వచ్చే హవామహల్ అద్భుతమైన ఆర్కిటెక్చర్ కలిగిన బవనం దీన్ని నా గోడలపై పెయింట్ చేస్తే ఇంటికి రాజరికం ఫీలింగ్ వస్తుంది నాలుగు వారణాసి గంగా ఘాటు గంగా నది ఒడ్డున దీపాలు వెలుగుతుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ దృశ్యం గోడలపై ఉంటే నా ఇంట్లో శాంతి భావన కలుగుతుంది ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశాలు ఒకటి ఐఫెల్ టవర్ ఫ్రాన్స్ ఇది ప్రేమకు అందానికి చిహ్నం దీన్ని గోడపై పెయింట్ చేస్తే ఇంటికి ప్యారిస్ లాంటి ఫీలింగ్ వస్తుంది రెండు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇది చైనా సంస్కృతికి గొప్ప గుర్తుగా నిలిచింది ఇది నా గోడలపై ఉంటే నా ఇంటికి చారిత్రిక స్పర్శ వచ్చి యాత్రా భావన కలుగుతుంది మూడు సంతొరిని గ్రీసు తెల్లని ఇళ్ళు నీలం సముద్రం కలిపిన ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది దీన్నీ గోడలపై పెయింట్ చేస్తే ఇంటికి ఫ్రెష్ లుక్ వస్తుంది నాలుగు గ్రాండ్ కెనియన్ అమెరికా ప్రకృతిలోనే గొప్ప అద్భుతాల్లో ఇది ఒకటి ఈ అందమైన పర్వత ప్రాంతాన్ని గోడలపై పెయింట్ చేస్తే ఇంట్లోకి సహజసిద్ధమైన అందం వస్తుంది ఎందుకు ఈ ప్రదేశాలను ఎంచుకున్నా ఎంచుకున్నావు నా గోడలు అందంగా కనిపించడానికి ప్రపంచంలోనే అందమైన ప్రదేశాలను ఇంట్లోనే ఆస్వాదించడానికి ప్రయత్ ప్రయాణించాలనే స్ఫూర్తిని పొందడానికి గదులకు కొత్త మరియు ప్రత్యేకమైన లుక్కు ఇవ్వడానికి నా ఇంటి గోడలపై ఇలాంటి పెయిం పెయింటింగ్స్ ఉంటే రోజు కొత్త ఆత్మవిశ్వాసంతో సంతోషంగా ఉండగలను నా ఇంటి గోడలపై నేను పె పెయింట్ చేయాలనుకునే ప్రదేశాలు ప్రత్యేకమైనవి చారిత్రికమైనవి ప్రకృతి సౌందర్యాన్ని కలిగించినివి ప్రతి గోడపై ఒక ప్రత్యేకత ఉండాలి అందమైన ప్రదేశాలను ఎంచుకుంటాను భారతదేశంలోని మరికొన్నీ ప్రసిద్ధ ప్రదేశాలు మైసూర్ ప్యాలెస్ ఇది దక్షిణ భారతదేశంలోని అందమైన రాజభవనం దీన్ని నా గోడపై పెయింట్ చేస్తే ఇంటికి రాచరికమైన లుక్ వస్తుంది రెండు మీనా బజార్ ఢిల్లీ ఇది మొఘల్ కాలం నాటి పురాతన బజారు భారతీయ సంస్కృతి పాతకాలపు వాణిజ్య చరిత్రను గుర్తు చేస్తుంది మూడు సుందర్బన్స్ అటవి ప్రాంతం ఇది భారత్లోనే అతిపెద్ద మాన్గ్రోవ్ అడవి బంగాళఖాతం ఒడ్డున ఉన్న ఈ అద్భుతమైన అడవి నా గోడపై ఉంటే ప్రకృతి అందాన్ని ఇంట్లోకి తెచ్చినట్టు అవుతుంది నాలుగు డాల్ లేక్ కాశ్మీర్ పర్వతాలు మధ్య ఉండే ఈ సరస్సు చక్కని ప్రతిబింబాలను కలిగి ఉంటుంది పండ్ల వోడలు మంచుతో కప్పబడిన కొండలు గోడపై ఉంటే కాశమీర్ కాశ్మీర్ల ఫీలింగ్ వస్తుంది ప్రపంచంలోనే మరికొన్ని ప్రసిద్ధి ప్రదేశాలు మాచ్చు పిచ్చు పెరూ ఇది ఇంకా నాగరికతను చెందిన అద్భుతమైన ప్రదేశం ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ఈ ప్రదేశం గోడపై పెయింటింగ్ చేస్తే చారిత్రిక అనుభ అనుభూతిని కలిగిస్తుంది రెండు నయాగరా జలపాతం అమెరికా కెనడా ఈ భారీ జలపాతం నీటి తాకిడి మేఘాల లాంటి నీటి తుంపర్లు ఎంతో అద్భుతంగా ఉంటాయి దీన్ని నా గోడపై పెయింట్ చేస్తే ఇంటికి సహజమైన శక్తి ఉత్తేజం వస్తుంది మూడు సఫారీ ఆప్రికా ఆప్రికాలోనే ఓపెన్ గ్రాస్ ల్యాండ్ ఎన్వ ఎడ్వెంచర్ ఫీలింగ్ కలిగించే అడవి ప్రదేశాలు నాకు ఇష్టమైనవి సింహాలు జిరాఫీలు ఏనుగులు ఉండే సఫారీ దృశ్యం ఉంటే నా గది ఒక అడవిలా మారిపోతుంది నాలుగు స్విస్ ఆల్ప్స్ స్విట్జర్లాండ్ మంచుతో మంచుతో కప్పబడిన పర్వతాలు ఆకు పచ్చని పచ్చికబైలు అందమైన సరసులు గోడపై ఉంటే ప్రశాంతత కలుగుతుంది శ్రీదీప ద్వీపాలు మాల్దీవులు సముద్రం మధ్యలు చిన్న దీవులు నీల రంగు నీరు చూస్తుంటే ఒత్తిడి తగ్గించుకునే వాతావరణం ఏర్పడుతుంది ఇవి గోడలపై పెయింట్ చేయాలనుకునే కారణాలు ఒకటి ప్రకృతి అందాన్ని ఇంట్లో తీసుకురావడం కొండలు నదులు సరసులు చూస్తే మనసు హాయిగా ఉంటుంది రెండు ప్రపంచ ప్రయాణ అనుభవాన్ని పొందడం ఇంట్లోనే గొప్ప ప్రదేశాలను చూస్తూ ట్రావెలింగ్ ఫీలింగ్ పొందవచ్చు మూడు కళలను ప్రదర్శించుకోవడం ఇంటి గోడలు ఒక గ్యాలరీలా మారిపోతాయి నాలుగు దినచర్యలో కొత్త ఉత్సాహం కలిగించడం ప్రతిరోజు కొత్త ప్రదేశాలు చూస్తున్న అనుభూతి స్ఫూర్తిని ఇస్తుంది ఐదు బిడ్డలకు విజ్ఞానం అందించడం చరిత్ర సంస్కృతి భౌగోళిక ప్రాముఖ్యతను తెలియ చేయవచ్చు ఈ విశేషమైన ప్రదేశాలు నా ఇంటి గోడలపై పెయింట్ చేస్తే నా ఇంటికి కొత్త జీవం వస్తుంది ఇది అందరికీ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది